మా ప్రాంతంలో కళాఖండాలను కొనుగోలు చెయ్యడానికి లేదా అమ్మడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి గ్యాలరీలు వేలం పాటలు జాతరలు మార్కెట్లు ఆన్లైన్ వేదికలు ఇవే కాక నా ప్రాంతంలో ప్రత్యేకమైన ఏమైనా ఉంటే స్థానిక మార్కెట్లో లేదా సోషల్ మీడియాలో తెలుసుకోవచ్చు